ఆవు ఆవు అంటేనే మహాలక్ష్మి ఆవు గోమాత లక్ష్మీదేవి నందీశ్వరుడు ఎన్ని రకాలుగాను చెప్పవచ్చు అట్లనే మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లోకి ఫస్ట్ ఆవునే తీసుకొస్తాం ఎందుకు లక్ష్మీ దేవి స్వరూపం కాబట్టి ఆవు ఇల్లు అంతా తిరిగి మూత్రం పోయాలి పేడ పెట్టాలి అది ఒక హిందూ హిందువుల నమ్మకం అన్నట్టు అంత మంచి జరుగుతుంది అని నా ఆలోచన ఇంకా చెప్పాలంటే పండగలకి పొలాలమావాస్య అంటే ఎడ్లు ఆవును పూజిస్తారు వాటికి కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇంకా ఇవే ఆడవాళ్ళు ఆవును ఒక లక్ష్మీ స్వరూప దేవునిగా కొలుచుకుంటారు అట్లాగే నందీశ్వరుడు అన్నీ ఇంక లక్ష్మీదేవి స్వరూపాలే మనం ఏది నిజమని నమ్ముతామో అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది మన నమ్మకాన్ని బట్టే మన ఆలోచనలు కాబట్టి ఎవరు ఎక్కువగా ఆవును ఆరాధిస్తారో వాళ్ళ నమ్మకం ఎక్కడికి పోవు హిందువులు ఎక్కువ శాతం ఆవులని లక్ష్మీదేవి స్వరూపంగా ఆవు ఎక్కడ కనిపించిన కళ్ళకు అద్దుకోవడం వాటికి ఏమైనా దాన పెట్టడం దండము పెట్టుకోవడం ఇంకా ఎక్కువ శాతం ఎక్కువ మంది ఆడవాళ్ళు బెల్లము నువ్వులు అరటి పండ్లు ఇట్లా ఎన్నో రకాలుగా పెడతారు ఆవు మనకి ఒక లక్ష్మీదేవి స్వరూపము అంటే లక్ష్మీదేవి స్వరూపమే అది ఇంకా మన నమ్మకం